డాక్టర్ చెప్పండి ఈవినింగ్ ఓకే ఓకే

మీరు నన్ను ఒకసారి కన్సల్ట్ అయితే దాన్ని బట్టి మాకు ఏ టైప్ ఆఫ్ ఫీవర్ ఉందో చెప్పగలరు నేను మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఉంటాను మిడిల్లో బ్రేకు దాని తరువాత ఈవెనింగ్లో టైమ్స్లో ఉంటాను మార్నింగ్ నైన్ థర్టీకి ఓపెన్ అవుతుంది రేపు ఫ్రీయే మీకు ఎలాంటి ఏమైనా ఫుడ్ తింటున్నారా బయట ఫుడ్ జంక్ ఫుడ్డు ఓకే ఇప్పట్లో ఇలాంటి ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి మనం టెస్ట్ చేసి దాని బట్టి ఏ ఫీవరో తెలుసుకోవచ్చు ఫస్ట్ రాగానే టెస్ట్ చేస్తాను దాని బట్టి తెలుస్తుంది మనకి ఏ టైప్ ఆఫ్ ఫీవర్ ఉందో డెంగ్యూ మలేరియా ఓకే మీరు ఏ టైంకి రాగలరు రేపు

ఇంకా ఏమైనా ప్రోబ్లమ్స్ ఉన్నాయా దానికి కూడా క్యూర్ ఉంది ఇంకా కొన్ని టాబ్లెట్స్ వాడితే అవి తొందరగా తగ్గిపోతుంది ఓకే ఇంకా మీ మమ్ పేరెంట్స్కి ఏమైనా ఉందా